పట్టణాలు అభివృద్ధి విషయంలో రవాణా అనేది కీలకపాత్ర పోషిస్తుంది ఏ ప్రాంతంలో అయితే సరసమైన ధరలకు రవాణా అందుబాటులో ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతు ఉంటుంది రవాణా